భారతదేశం ప్రస్తుతం చాలా సవాలు ఎదుర్కొంటుండేది ఆర్థికపరంగా కాను చాలా విధాలుగా భారతదేశం సవాలు ఎదుర్కొంటుంది దాన్ని తగ్గించాలి అంటే చాలా మంచి మనకి గవర్నమెంట్ అనేది ఉండాలి ఆ గవర్నమెంట్ ఉండాలి అంటే ప్రజలందరూ అందరూ ఐకమత్యంగా ఒక మంచి గవర్నమెంట్ని ఉంచాలి దాన్ని భద్ర చేయాలి భద్రపరించాలి మనం ఒక గవర్నమెంట్ దాని నియామకాలను ఉంచే పద్ధతిలో ప్రజలు కూడా ఉంటారు ఆ గవర్నమెంట్ యొక్క నిమ నియామకాలు పాటించాలి అలా అయితే ప్రజలు కూడా మంచి ప్రభు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటాయని సమాజంలో కులం మతం అని ఇప్పటికీ కూడా ఎన్నో చర్చలు గురవుతున్నాయి అటు చాలా చాలా సమస్యలు ఎదురు ఎదురు అవుతున్నాయి వాటిని కూడా మనం ఎదుర్కోవాలి వాటిని అన్నిటిని పరిష్కరించాలంటే ముందు చాలా మంచి పని చేయాలి ప్రజల యొక్క ప్రజల యొక్క సమస్యలను గవర్నమెంట్ పట్టించుకోవాలి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సమాజంలో కానీ గవర్నమెంట్ కూడా చూడాలి ప్రభుత్వం చూడాలి భారతదేశం మొత్తం చాలా మంచిగా ఉండాలి ప్రజలంతా అందరూ ఐకమత్యంగా ఉంటారు చాలా మంచిగా ఉంటారు నేడు భారతదేశంలో కూడా బిల్లు వర్గాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి దాన్ని చరపాలంటే ఒక మంచి ఉత్తమైన నాయకుడు కావాలి పరిధిలో పదవిలో ఉండే నాయకుడు ఉండాలి అలా ఉండాలి అంటే మంచి మనం ఉన్న రాజ్యాంగంలో అన్ని పాటిస్తూ ఆ నివాకాలను ఆ చట్టాలను అన్నిటినీ పాటిస్తూ మనకి మనమే ఐకమత్యంగా అయ్యి మన చేయాల్సిన పని ఏంటి అంటే మనం ముందుగా ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలి నేస్తంగా చాలా ఉద్యోగాలు పరంగా మనకి అన్ని అవసరాలకు ఉద్యోగాలకు మరియు ఇంకా చాలా పనులును చేసే నాయకుడి నాయకున్ని ఎంచుకోవాలి ప్రభుత్వాన్ని కూడా చాలా ఎంచుకోవాలి ఎంచుకోనంక మనం ఆ లీడర్ని చూడ చూసి తన పరిపాలన ఎలా ఉందో మనం కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అతని మళ్ళీ పరిష్కరించాలి ఇప్పుడు అవన్నీ భారత దేశంలో సమస్యలు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనకి మనమే పట్టుదలతో ఉండాలి మనకు మనమే సమాజంలో నిలబడాలి ఏ కులం ఏ మతం లేకుంటా ఎన్నో ఇబ్బందులు పడిన కూడా మనకి మనం చాలా ఐకమత్యంగా ఉండాలి

రాష్ట్రాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి కానీ మన భారతదేశం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అలా ఇప్పటికీ కూడా ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి భారతదేశంలో అతి అతి ఉన్నోడు ఉన్నాడు ఏమీ లేనోడు కూడా ఉన్నాడు భారతదేశంలో భారతదేశంలో లంచం కూడా లంచం తీసుకోవడం కూడా చాలా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాయి పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్లు కూడా బయట పోలీస్ స్టేషన్లో కూడా లంచాలు తీసుకున్నాను ఇది కూడా ఒక పెద్ద సమస్యలా మారింది అది రాజకీయ నాయకులే గానీ ఇతర వేరే వాళ్ళు వారు చేయబట్టి మన భారతదేశానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది అలా ఉండాలి ఒక మంచి లీడర్ ఇదే ఒక మంచి లీడర్ యొక్క గుణాలు ఇవి ఇలా మన ప్రభుత్వాన్ని పరిష్కరిస్తుంది మనకే చాలా మంచిది అని మనం కూడా చెప్పుకోవచ్చు జైహింద్ జై భారత్